ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు సవాళ్ళు ఉంటూనే ఉంటాయి ఒక మనిషి తన జీవితంలో ఎదుర్కున్న సవాళ్ళను బట్టే అతను స్ట్రాంగ్ అవుతాడు అలాగే వాటిని తను ఎలా చూస్తున్నాడు ఎలా అధిగామించాడన్న దాన్ని బట్టే అతని యొక్క బిహేవియర్ అర్ధమవుతుంది నేను అందరిలాగే నా జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కున్నాను ప్రతీ మనిషికి ఎక్కువగా సవాళ్ళు ఏర్పడేది మూడు విషయాల్లోనే అందులోనూ నేను ఇప్పుడు ఒక విద్యార్థిగా ఉన్నాను కాబట్టి నాకు ఏర్పడే సమస్యలు ఏంటంటే ఒకటి చదువు రెండు ఉద్యోగం మూడు డబ్బు చదువులో సమస్యలు అంటే నేను చిన్నప్పటి నుంచే మంచి స్టూడెంట్గా ఉంటూ వచ్చాను కానీ నా ఎయిత్ నైన్త్కి వచ్చేసరికి నాకు చదువులో కొద్దిగా తగ్గిన్నట్టు అనిపించింది నాకు వాటిని నేను అధిగమించడానికి నా టెన్త్ క్లాస్లో నేను కష్టపడ్డా నేను కోరుకున్న విజయం నాకు దక్కలేదు ఎంతో బాధ పడ్డాను చాలా కృంగిపోయాను మనిషిగా కానీ దానిని నేను దాటడానికి నా కుటుంబం నాకు ఎంతో హెల్ప్ చేసింది నేను ఆ బాధను దాటి మళ్ళీ నా ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మంచి మార్కులతో కాలేజ్ ఫస్ట్ వచ్చాను అప్పుడు నాకెంతో ఆనందం వేసింది అలా నా జీవితంలో నేను మొదటి సవాలుని మొదటి సమస్యని ఎదొర్కొన్నాను అప్పటిదాకా చిన్న చిన్న సమస్యలు ప్రతీ కుటుంబంలో ఉంటాయి కానీ ఇది నన్ను ఎంతో ప్రభావితం చేసి నా జీవితంలో నాకొక దారి చూపించిన సమస్య అలాగే రెండో సమస్య వచ్చేసరికి ఇంజనీరింగ్లో ఎంసెట్ రాయడం అది నన్ను ఇంకా ఇబ్బంది పెట్టింది ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్లో సీటు తెచ్చుకుందాము చదువుకుందాము అనుకున్నాను కానీ నాకు చాలా తక్కువ ర్యాంక్ వచ్చింది అప్పుడు చాలా బాధపడ్డాను కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకుని నా కుటుంబ సహాయంతో మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకుని ఇప్పుడు ఎంతో కొంత చదువుతున్నానని భావిస్తున్నాను అలాగే రెండోది ఉద్యోగం తీరా ఇంజనీరింగ్ చేశాక ఇప్పుడు ఉద్యోగం తెచ్చుకుందామంటే నా జీవితంలో వన్ ఆఫ్ ది పెద్ద సమస్య ఏర్పడుతుంది రెసిషన్ అనేది ఒకటి వచ్చింది దీనిని మనం దాటాలని నేను ఇప్పడే నిర్ణయించుకున్నాను ఇలాగా డబ్బు డబ్బు ఎప్పుడూ నిత్యముగా ప్రతీ ఒక్కరికి ఉండే సమస్య డబ్బు అనేది ఎప్పుడూ మన దగ్గర పూర్తిగా ఉంటే మనకి సమస్యలే ఉండవు కదా కొన్ని సమస్యలు ఉంటాయి కానీ డబ్బు వల్ల చాలా సమస్యలు తీరుతాయి ఇలా ప్రతీ సవాలును నేను ఎదుర్కొంటూనే వచ్చాను ఇంకా ఎన్ని సవాళ్ళొచ్చినా ఎదుర్కోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఆ దైవబలంతో కుటుంబ బలంతో సంకల్ప బలంతో ఎదుర్కొంటానని అనుకుంటున్నాను ఇలా నా జీవితంలో ప్రతీ సవాలుని నేను దాటాను